ఆటలు వచ్చేసి మనిషికి ఒత్తిడిని చాలా వరకు తగ్గిస్తుందండి ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా హస్బెండ్ ఉన్నాడు తను వచ్చేసి బిజినెస్ చేస్తున్నాడు రోజు ఎంతో మందిని చూస్తాడు తన షాప్కి ఎంతో మంది వస్తుంటారు వాళ్ళని సమాలించాలి వాళ్ళు అడిగిన అన్ని చేసి చేసి ఇవ్వాలి దాంట్లో కూడా కొన్ని తప్పులు ఒప్పులు ఇవి చెపుతూ ఉంటారు ఇలా ఉంది అలా ఉంది నాకు బాలేదు ఇలా సెట్ చేసి ఇవ్వు అలా చేసి ఇవ్వు అని చెప్తూ ఉంటారు తను ఎన్నో ఒత్తిడికి లోనవుతూ ఉంటాడు నేను కూడా రోజు ఇంట్లో చాలా ఒత్తిడిగా ఉంటుంది పనులు ప్రెజర్ ఉంటుంది బాబుని చూసుకోవాలి తనుష్ తనను వచ్చి స్కూల్కి పంపించాలి ఇలాంటి ఒత్తిడలన్నీ ఉంటుంది కానీ సాయంత్రం సమయంలో నా పిల్లోడు స్కూల్ నుంచి వచ్చిన వెంటనే నా నా హస్బెండ్ కూడా వచ్చేస్తారు షాప్ నుంచి సాయంత్రము మేము అందరు కూర్చుని నా నా బాబుతో ఆడుకుంటుంటే మాకసలు ఎంత ఉత్సాహంగా ఉంటుందంటే పొద్దున్నుంచి మేము పడిన శ్రమ కష్టం అంతా మర్చిపోతాము పిల్లలతో ఆడుకునేటప్పుడు పిల్లలతో అని కూడా కాదు ఇప్పుడు మా బాబు కూడా మా అమ్మ మా అమ్మ ఇంటికి అలా వెళ్ళినప్పుడు మా ఆయన షాప్ నుంచి వచ్చిన తర్వాత తన రిలాక్సేషన్ కోసం మేమిద్దరు కొద్దిసేపు షెటిల్ షెటిల్ ఆడతాము సెటిల్ ఆడతాము కొద్దిసేపు తర్వాత వచ్చేసి హౌస్బై ఆడుకుంటాము ఇప్పుడికి కూడా మేము హౌస్బై ఆడుకుంటాము మా మా మరిది పిల్లలు ఉన్నారు ఒక ముగ్గురు వాళ్ళు నా హస్బెండ్ మేమంతా కలిసి కొద్దిసేపు హౌస్బై ఆడుకుంటాము చిన్న చిన్న ఆటలే ఇలా ఆడుకుంటుంటాము షెటిలు ఎక్కువ షెటిలాడతాం మేము ఎందుకంటే మా ఇంటి ఎదురుగా కొంచెం ప్లేస్ ఉంది కాబట్టి ఆ ప్లేస్లో షెటిలాడతాము తర్వాత తను సండేస్లో తన ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళి క్రికెట్ ఆడతాడనమాట తనకి క్రికెట్ అంటే చాలా ఇష్టము అలాగా ఆటలు వచ్చి మనిషి ఒత్తిడిని ఎంత తగ్గిస్తుంది అంటే మా మనలోని ఒత్తిడిని తగ్గించి ఉత్సాహాన్ని పెంచుతుందనమాట అది మన మన మైండ్కి మనసుకి చాలా ఆనందాన్నిస్తుంది రిప్ఫ్రెషింగ్ అనిపిస్తుందనిమాట అందుకని రే ఎన్ని పనులు ఉన్నా మీకు రోజు కొద్దిసేపు మీ పిల్లలతో చిన్నచిన్న ఆటలు వాళ్ళతో కన్నా ముచ్చి ఆడడం గాని హౌస్బై ఆడడం కాని తోక్కుడు బిల్లా ఇలాంటి చిన్ని చిన్ని ఆటలు ఆడుకుంటేనే వాళ్ళకి మనం మనతో పాటు ఆడుకున్నామని ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది మనకి ఒత్తిడంతా తగ్గిపోయి మార్నింగ్ నుంచి మనం ఎంత మెంటల్ ప్రెజర్లో ఉంటామో అవన్నీ తగ్గిపోయి పిల్లలతో ఆడుకున్నాక మనం కూడా చిన్న పిల్లలాగా మారి ఆనందంగా ఉత్సాహంగా ఉంటాము మన ఆరోగ్యం కూడా చాలా చాలా బాగుంటుంది వచ్చిన వెంటనే మొబైల్ పట్టుకొని కూర్చోకుండా మీ పిల్లలతో ఆడుకోండి చిన్న చిన్న ఆటలు ఆడితేనే చాలు మీ మనసు చాలా తేలికయిపోతుంది ఖచ్చితంగా ఆటలు మనిషి ఒత్తిడిని తగ్గించి ఆనందాన్ని ఇంకా ఎక్కువ పెంచుతుందండి